నేను ప్రపంచంలో ఎక్కడికైనా ప్రయాణించగలిగితే వెళ్ళే ప్రదేశం ఏంటంటే తాజ్ మహల్ తాజ్ మహల్ చూడాలని నా చిన్నప్పటి నుండి అనుకున్నాను ఆ కల ఇప్పటికి నెరవేరింది ఎందుకంటే తాజ్ మహల్ అనేది ఒక అపూర్వ కట్టడం అది చూడని వారు ఎవరు ఉండరు ఇది ముంతాజ్ జ్ఞాపకార్థంగా నిర్మించిన కట్టడం మొఘల్ చక్రవర్తి అయినా షాజహాన్ తన భార్యకు ప్రతిరూపంగా నిర్మించినది ఆ తాజ్ మహల్ దానిని చూడని వారు ఎవరు ఉండరు అనేకమంది ఇతర దేశాల నుంచి కూడా వచ్చి దాన్ని చూస్తు ఉంటారు ఎందుకంటే అది ప్రేమకు చిహ్నంగా ఉన్న ప్రదేశం